నాకు చిన్నప్పట్నుంచి చరిత్ర గురించి తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం నేను ఎదుర్కొన్న చరిత్ర ప్రభావం ఏమిటి అంటే హుదూత్ తుఫాన్ రెండువేల పదమూడులో అక్టోబర్లో హుదూత్ తుఫాన్ అనేది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో బాగా వర్షం ఎక్కువగా పడి చెట్టులు విరిగిపోయి నదులు పొంగిపోయాయి అప్పుడు చాలా నష్టపోయాం బయటికి వెళ్ళడానికి దా వెళ్ళడానికి వీలు కాలేదు ఎక్కడున్నవాళ్ళు అక్కడే ఉండేవారు తినడానికి ఆహారం ఉండే ఉం లేదు అలాగని తాగడానికి నీరు కూడా ఉండేది కాదు కరెంటు కూడా తీసేసాడు అ అప్పుడ్లో చాలా నష్టపోయాం అది నాకు చాలా ప్రభావం చూపించింది